హలో గోల్డ్ లోన్ మేనేజరా అండి మేము గోల్డ్ బ్యాంకు లోన్లో పెడదామని కాల్ చేస్తున్నామండి మేము జ్యోతి అండి విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నామండి మీ బ్యాంక్ నేమ్ ఏంటండి ఓకే అండి ఎంత ఇస్తారండి ఇంట్రెస్ట్ తులంకి ఓకే అండి మేము ఒక ఫైవ్ ఐదు తులాలు పెడదాము అనుకుంటున్నామండి

తులంకా అండి ఓకే తులంకి ఎంతిస్తారు కొంచెం ఎక్కువ ఇవ్వరా అండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్

ఓకే ఎన్ని మంత్స్కి పెట్టాలండి ఓకే ఓకే అండి ఇప్పుడు మాకు వన్ ల్యాక్ ట్వెంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తారా అండి ట్వెంటీ థౌజండా అండి టోటల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వచ్చు కదా అండి ఫైవ్ ఐదు తులాలకి ఓకే అండి